హలో ఫాదర్

బాగున్నాను మీరు ఎలా ఉన్నారు యా అవునా యాక్చువల్లీ మేము షిఫ్ట్ అవుతున్నాము ఒక ఉ విలేజ్కు వెళ్తున్నాము సో అక్కడికి వెళ్ళినప్పుడు సో అయితే మా అన్నక్ అన్నకి పెళ్ళి అక్కడ ఉన్న రిలీజియస్ నుంచి అక్కడ ఉన్న విధానాలను బట్టి పెళ్ళి చే పెళ్ళి చేపిద్దాం అనుకుంటున్నాము సో అక్కడ ఎలా చే ఎలా ఎలా చేయాలి వల్ మేము ఒక టెన్త్కి త్రీ మంత్స్

సంబంధం అక్కడ నుంచి అక్కడ నుంచి ఆ ఊళ్ళోకి వెళ్ళే వచ్చింది సో వాళ్ళను అనుకుంటున్నారు అక్కద నుంచి వాళ్ళ రిలీజియస్ బట్టి వాళ్ళ అక్కడ సాంప్రదాయాలును బట్టి చేయాలి అని సో ఎలా చేయాలి అని నేను ఇరుక్కు మీకు తెలుసా అని అడుగుదాం అనుకున్నాను వాళ్ళే ఓకే అవునా ఓకే ఓకే ఓకే అవన్నీ తెస్తాం కానీ అక్కడ ఎలా చేయాలి అనేది ప్రాసెస్ మీకు తెలుసా ఓకే సర్టిఫికెట్ ఎలా తీసుకురావాలి అంటే నేను హిందు పెళ్ళి ఓకే ఓకే ఫాదర్ యాక్చువల్గా మేము ఫిఫ్టీన్త్ రోజు జరపాలనుకుంటాం సో మేము టెన్త్ కు వస్తున్నాం కదా సో దాని తర్వాత మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారు ఎప్పుడు కలవమంటారు ఓకే ఫాదర్ ఓకే థ్యాంక్ యూ